నమస్తే అండి నా పేరు హరికృష్ణ నేను గ్యాస్ కోసం బుకింగ్ చేశాను నా యొక్క గ్యాస్ బుకింగ్ నెంబరు ఐదు ఆరు మూడు సున్నా నాలుగు ఐదు తొమ్మిది ఐదు తొంభై ఐదు ఆరు ఏడు అలాగే నా ఆధార్ కార్డు యొక్క లాస్ట్ నెంబర్లు పదిహేను సున్నా నాలుగు అండి అయితే నేను ఈ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళబోతున్నాను కాబట్టి నేను వెళ్ళే సమయంకల్లా నా ఇంటికి గ్యాస్ డెలివరీ కావాలి అలాగే దానికోసము ముందుగా మీరు ఎలా దీన్ని షెడ్యూల్ చేస్తారో నాకు చెప్పవల్సిందిగా కోరుచున్నాను అలాగే నా యొక్క గ్యాసు బుకింగు గురించి కూడా అదే అడ్రస్కు వచ్చేలాగా మీరు చెప్పవలసిందిగా మీకు కోరుచున్నాను నేను అక్కడికి వెళ్ళేసరికి నాకు గేస్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి కొద్దిగా మీరు కలగజేసుకుని ఈ యొక్క గ్యాస్ బుకింగ్ను ఆమోదించి నేను వెళ్ళే సమయానికి అక్కడికి గ్యాస్ వచ్చేలాగా నా యొక్క ఆధార్ అడ్రస్సులో ఉన్నట్టు మార్చుకునేలాగా మీరు చేయగలరని మీకు కోరుచున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ